హైదరాబాదులో మతపరమైన పర్యాటకం మరియు దాని ప్రభావం హైదరాబాదు అనేది భిన్నమైన సాంస్కృతికి మరియు మతపరమైన వారసత్వానికి ప్రసిద్ధి చెందిన నగరం మతపరమైన ప్రదేశం ఇక్కడి పర్యాటక రంగాన్ని గొప్పగా ప్రభావితం చేస్తాయి మతపరమైన పర్యాటక ప్రదేశాలు హైదరాబాదులోని కొన్ని ముఖ్యమైన మతపరమైన పర్యాటక కేంద్రాలు చార్మినార్ మరియు మక్కా మసీదు ఇవి ఇస్లాం మతపరంగా ప్రముఖమైనవి ప్రత్యేకించి రంజాన్ సమయంలో ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు పర్యాటకులు వస్తారు బిర్లా మందిరం హిందూ భక్తుల కోసం ప్రసిద్ధ గుడి ఇది టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తుంది పెద్దమ్మ గుడి ముఖ్యంగా బోనాలు పండుగలో హిందూ భక్తులు విరివిగా సందర్శిస్తారు ఓయి ఓయిని స్వామి దేవాలయం ఇది ప్రముఖమైన హిందూ పుణ్యక్షేత్రం సంగారెడ్డి చర్చి మరియు సేక్రెడ్ హార్ట్ చర్చి క్రైస్తవ మతానికి చెందిన ప్రముఖ చర్చి పండుగల సమయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది మతపరమైన పర్యాటక ప్రభావం మతపరమైన పర్యాటకాలు స్థానిక వ్యాప వ్యాపారాలను పెంపొందిస్తాయి రంజాన్ బోనాలు బక్రీద్ వంటి పండుగల సమయంలో పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుంది